మా ప్రాంతంలో అందుబాటులో ఉన్న ఒక క్రీడా కేంద్రం ఉంది మా గ ఇంటి ఎదురుగా అక్కడ సాయంత్రం కాగానే అందరూ పెద్దవాళ్ళు పిల్లలు ఇంక అందరూ సాయంకాలంలో మంచిగా ఆడుతూ పాడుతూ ఉంటారు ఇంకా అక్కడ ప్రజలు అందరూ సా సాయంత్రం కాలంలో వచ్చి కూర్చొని సరదాగా ఆనందిస్తూ ఉంటారు సాయంకాలంలో చాలా కూల్గా ఉండడం వల్ల ఇంకా అందరూ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు చిన్న పిల్లలు ఎంతో మంచిగా చిన్న చిన్న చిన్న చిన్న మంచి క్రికెట్ బ్యాట్తో ఇంకా బాల్తో మంచిగా ఆడుతూ ఉంటారు అక్కడ మా అన్న వాళ్ళు రోజూ పొద్దున్న సాయంత్రం వాలీబాల్ ఆడుతుంటారు ఇంకా అక్కడ వాలీబాల్ ఆడేటప్పుడు దానికి సంబంధించిన బ్యాట్ వికెట్స్ ఇంకా బాలు ఫుడ్బాల్ ఆడడానికి నెట్ ఇంకా ఎన్నో అన్నీ అందరు కలిసి మంచిగా ఒక పెద్ద వ్యక్తి తోటి మాట్లాడి వాళ్ళు వాళ్ళకు అవసరమైన వస్తువులను తీసుకొచ్చుకొని మంచి గ్రౌండ్ని క్లీన్ చేసుకోని ఆడుతుంటారు ఇంకా పొద్దున లేవగానే అందరు అక్కడికి వెళ్ళి బ్రెష్ చేసుకుంటూ కొద్దిసేపు అలా ఆడుతూ ఉంటారు సాయంకాలంలో ఎక్కువగా క్రికెట్ ఆడుతారు ఇంకా వాలీబాల్ ఇంక ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు మంచిగా మంచిగా ఆడుకుంటారు ఇంక వాళ్ళు ఆడే దాన్ని బట్టి చూసి అందరూ కేకలు వేస్తారు ఇంకా అందరూ చాలా ఓపికతో ఇం ఇంట్రెస్ట్గా చూస్తుంటారు వాడు ఇలా ఆడుతుండు అట్లా ఆడుతుండు అని కామెంట్స్ చేస్తుంటారు పిల్లలు అయితే చాలా ఆనందంగా ఆడుతుంటారు ఇంకా పొద్దున లేవగానే మన ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి చాలా మంది లేవగానే వాలీబాల్ ఆడతారు ఇంకా చిన్న చిన్న పిల్లలు చాలా యాక్టీవ్ కావడానికి పెద్దవాళ్ళు అక్కడికి తీసుకొస్తుంటారు ఇంకా చాలా మంది అక్కడ వచ్చి చూస్తుంటారు ఇంకా ఆడుతుంటారు క్రికెట్లో పదకొండు మంది అవసరం అవుతారు సో వాళ్ళు ఒక టీమ్లాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఆ గేమ్ని స్టార్ట్ చేస్తారు అన స్టార్ట్ చేస్తారు ప్రతీ ఒక్కరూ అందులో ఇన్వాల్వ్ అయ్యి మంచిగా ఒక ఓపికతోటి కసితోటి ఆ గేమ్ని ఆడుతుంటారు ఇంకా వాలీబాల్ ఆడటంలో ఆ యొక్క నెట్ అటు సైడ్ నుంచి బాలు ఎటు సైడ్ వస్తుంది వాళ్ళు ఒక గుర్తింపుతోటి ఆడుతుంటారు